ఇప్పుడు తెలుగు అంటే తెలుగు మీకు తెలుగు ఎలా తెలుసు అంటే ఇప్పుడు నేను నా మాతృభాష తెలుగు అంటే నేను పుట్టింది పెరిగింది ఇప్పటి వరకు చేసేది అంతా తెలుగు భాషతో చేస్తున్నా ఇక ముందు అయినా సరే ఎప్పుడైనా సరే తెలుగు ఎందుకంటే నా మాతృభాష తెలుగు తెలుగుతో ఉన్న అనుబంధం ఎలాంటిది అంటే ఇప్పుడు మాతృభాష తెలుగు అన్నప్పుడు మనం తెలుగుతో అనుబంధం ఎలా ఉంటుంది అంటే అది చాలా గొప్ప అనుబంధం ఉంటుంది మనకు మన భాషతో భాష అనేది మనము ఒకరితో మాట్లాడడం కానీ మన భాష గురించి పక్కవాళ్ళకి చెప్పడం దాని భాష నా భాష తెలుగు అది తెలుగు అంటే నా మాతృ అంటే మదర్ లాంగ్వేజ్ మదర్ లాంగ్వేజ్ అంటారు మదర్ టంగ్ అంటారు అది అంటే నేను నేర్చుకునే బా అంటే నేను మాట్లాడే భాష అనేది మొత్తం తెలుగు నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం తెలుగులో మాట్లాడతాను ఎవరితో అయినా మాట్లాడాలి అంటే తెలుగులో అంటే తెలుగుతో ఉన్న సంబంధం అలాంటిది తెలుగు ఎంతగా అంటే ఎంత గొప్ప భాషనో ఇప్పుడు ఎన్నో భాషలు ఉన్నాయి కానీ అందులో గొప్ప భాష నాకు తెలిసినంతవరకు తెలుగు ఎందుకంటే తెలుగు ఎవరికైనా సరే ఈజీగా అర్థమవుతుంది అంటే ఇప్పుడు తెలుగు మాట్లాడుతుంటే కానీ తెలుగు తెలుగు అనేది అప్పుడు ఎదుటి వాళ్ళకి తెలుగు అప్పుడే అర్థమైపోతుంది ఈజీ అంటే ఇప్పుడు చాలా సులభంగా ఉండే భాష సులభంగా మాట్లాడే భాష తెలుగు ఇప్పుడు మనం ఎదుటివారితో మాట్లాడుతున్నాం ఇప్పుడు మన దానికి మన ముందర ఎవరో వేరే భాష వాళ్ళు వచ్చిరు మాట్లాడుతున్నారు వాళ్ళ భాష అర్థం కాదు మనం మాట్లాడే భాష వాళ్ళకు అర్థం కాదు కాకపోతే ఇప్పుడు అయితే ఇప్పుడు తెలుగు భాష అనేది భారతదేశంలో కామన్ అది అంటే ఇప్పుడు ఇప్పుడు మనం పది మాటలు చెప్తే అందులో ఒక్క మాట అన్నా మనం మాట్లాడిన వ్యక్తికి ఒక్క మాట అన్నా అర్థమయితుంది అంత గొప్ప భాష గొప్ప భాష అంటే చెప్పలేనంత గొప్ప భాష తెలుగు తెలుగు గురించి చెప్పాలంటే మనం చాలా ఉంది చెప్పాలి తెలుగు గురించి తెలుగు భాష నేను ఎట్లా నేర్చుకున్నాను అంటే నేను పుట్టిందే తెలుగు బ అంటే పుట్టింది తెలంగాణాలో కాబట్టి తెలుగు ఇక్కడ మా సంస్కృత లాంగ్వేజ్ అంటే ఇప్పుడు అంటే మేము మాట్లాడే భాష తెలుగు కాబట్టి తెలుగు నేను నాకు వచ్చు తెలుగు నేను పుట్టిన అప్పటి నుంచి తెలుగు మాట్లాడుతున్నాను కాబట్టి తెలుగు అనేది వచ్చు ఇక దాంతో నాకు తెలుగు భాషతో అనుబంధం ఎలాంటిది అంటే చెప్పలేనటువంటి అనుబంధం ఉంది నాకు తెలుగు భాషతో తెలుగు భాష అంటే దేశభాషలందు తెలుగు లెస్స అని అంటే ఎందుకన్నారంటే ఇప్పుడు తెలుగు భాష ఎంత అంటే ఎప్పు ఎప్పుడో రాజులకాలం నాటి నుంచి వస్తున్న భాష తెలుగు భాష తెలుగు భాషకు ఎన్నో చరిత్ర ఎంతో చరిత్ర ఉంది ఎన్నో చారిత్రక ఎప్పు ఎన్నో కాలాల నుండి ఎన్నో అంటే శతాబ్దాల నుంచి తెలుగు భాష అనేది వస్తుంది అంటే నడుస్తుంది అంటే ఇప్పుడు అంద మాట్లాడుతుర్రు తెలుగు భాషలో లే అనేకమైన అద్భుతమైన పదాలు ఉంటాయి అంటే తెలుగు భాష అనేది ఎంత ముచ్చటగా అంటే ఇప్పుడు ఎదుటివాళ్ళు మాట్లాడుతుంటే మనకు వినడానికి తెలుగు భాష అనేది చాలా మంచిగా అనిపిస్తుంది తెలుగు భాష పద్ధతిగా అంటే మంచి తెలుగు ఆ ఇట్లని ఇట్లా ఉంటుందని తెలుగు భాష అని చెప్పి మనకు అర్థం అయిపోతుంది తెలుగు భాష గురించి తెలుగు భాష అనేది అంత గొప్పది అంత గొప్పదైనది తెలుగు తెలుగు భాష ఎదుటి వాళ్ళకు చెప్పడం ఎంత బాగుంటుందో తెలుగు భాష గురించి వాళ్ళు ఎదుటివాళ్ళు ఏ కానీ మనమే కానీ తెలుసుకోవడంలో కూడా అంత బాగుంటుంది తెలుగు భాష గురించి అంత బాగుంటుంది తెలుసుకోవాలంటే నే పుట్టినప్పటినుంచి తెలుగు కాబట్టి నాకు తెలుగు వచ్చు అంటే మా నేను పుట్టినప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళు అందరు తెలుగు మాట్లాడుతారు తెలుగు చెప్తారు అంటే తెలుగులో మాట్లాడుతారు నేర్పించారు తెలుగు నేర్పించారు కాబట్టి తెలుగు నాకు వచ్చు దాని అనుభందం ఎలాంటిదంటే నేను పుట్టుకతోటి నేను మరణించేటప్పటివరకి గిర తెలుగు భాషతోటి అనుబంధం పోదు దాంతోటి బంధం అట్లనే ఉంటుంది అంటే ఇప్పుడు పుట్టినప్పటినుంచి తెలుగు నేర్చుకున్నాను కాబట్టి నేను చనిపోయేంతవరకు కూడా తెలుగులోనే మాట్లాడుతాను తెలుగులోనే చెప్తాను ఏదైనా అలాంటి అనుబంధం ఉంది నాకు తెలుగు ఇది తెలుగు భాషకు ఉన్న గొప్పతనం అనుబంధం